అదే నేను ప్యాంట్ బుక్ చేశాను కదా అదే అది ఈరోజు డెలివరీ అవుతుంది మా ఊరి దగ్గరికి లేదేంటే ఇప్పుడు అది మీరు కొంచెం కాన్సెల్ చేయగలుగుతారా అదే ఇప్పుడు నేను బుక్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇప్పుడు అయితే కొంచెం మనీ అనేది లేదు దాని గురించి కొంచెం కాన్సెల్ చేస్తారు అదే అది ఆల్మోస్ట్ నేను కలెక్ట్ అయినాయి డబ్బులు ఆల్మోస్ట్ కానీ ఆ ప్యాంట్ అంటే నాకు ఇష్టం కూడా అండి కానీ ఆ ప్యాంటు ప్రస్తుతానికి అది ఫస్ట్ అయితే ఇప్పుడు డబ్బులు అయితే లేవు ఇప్పుడు ద అందుకని కొంచెం కాన్సెల్ చేస్తారేమో అని ఫోన్ చేసాను అండి అదే డెలివరీ బాయ్ నెంబర్ ఇస్తారా అతను ఫోన్ చేసి చెప్పలేదు అతనే ఓకే ఓకే ఏ టైమ్లో ఫోన్ చేయాలి అండి అతనికి

ఓకే ఆ అబ్బాయి ఫోన్ చేేసి ఇది నా ఓటీపీ అని చెప్పాలా ఓకే ఇది ఓకే ఓకే మరి నెక్స్ట్ టైం అది ఓకే ఓకే ఓకే ఓకే ఇది ఫస్ట్ ఓటీపీ కూడా అతనికి చెప్పి అతను కాన్సెల్ చేస్తాడు ఆ ప్యాంట్ మాత్రం మరి ప్యాంటుకి అయితే బుక్ చేసినప్పుడు మనీ ఉన్నాయి అండి కానీ అది టైంకి వచ్చేసరికి కొంచెం ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల డబ్బులు అనేది లేదు ఓకే అండి ఆ నెంబర్కి ఫోన్ చేసి క్యాన్సిలేషన్ చేయమని చెప్తాను ఓకే ఓకే మాకు ఫోన్ చేసి ఓటీపీ చెప్తే కాన్సెల్ అయిపోద్ది సరే సరే ఓకే ఓకే థ్యాంక్ యూ ఆ నెంబర్ అనేది న ఈ ఆ నెంబర్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే వాట్సప్ చేస్తే నేను ఈవినింగ్ అలాగ ఫోన్ చేసి చెప్తాను ఈవినింగ్కు అలా ఫోన్ చేసి చెప్తున్నాను సరే మీరు ఎక్కడ అండి అతని ఊరు ఉగ్గడ ఓకే ఉగ్గడ ఫోన్ చేసి చెప్తాను సరే